హలో నమస్తే అమ్మ చెప్పమ్మా నెల్లూరు అక్కడ చిన్నాబజార్ నుంచి చెప్పండి మేడం అవునండి చెప్పండి ఏమండీ సమస్య ఎక్కడ షాపులోనా ఇంట్లోనా మీరు షాపుందా మేడం ఓకే ఎన్ని సవర్ల చైన్ పోయిందమ్మా అయితే మీరు ఓ పని చేయండి అయితే మీకు సీసీ కెమెరాలు ఉన్నాయమ్మా సీసీ కెమ అయితే మీరు ఓ పని చేయండి మేము కానిస్టేబుల్స్ పంపిస్తాము కానిస్టేబుల్ని పంపించి ఎంక్వయిరీ చేస్తారు మీరు వచ్చి ఒక రిటన్ కంప్లెయింట్ ఇవ్వండి మేము దాని సంబంధించిన చర్యలు తీస్కోని వాళ్ళని పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామమ్మ ఆ చుట్టుపక్కల వేరే షాపుల వేరే షాపుల వాళ్ళకి ఏదైనా సీసీ కెమెరా ఫుటేజ్ దొరుకుద్దేమో చూసి ఎక్కడ నుంచి వచ్చారు ఎమోచ్చారు చూసి మ మా కానిస్టేబుల్ చూస్తారమ్మ మీరేం భయపడాల్సిన పని లేదు పట్టుకుంటాం సరే ఓకే ఓకే రైట్